మా యొక్క ప్రాంతంలో ఎక్కువ కనిపించే పక్షులు పావురాలు అలాగే గువ్వలు అని కూడా అంటారు అవి పొలాల వద్ద చాలావరకు కనిపిస్తూ ఉంటాయి ఇలాగే రాత్రిపూట గుడ్లగూబ వంటి పక్షులు కూడా కనిపిస్తాయి ఈ యొక్క పక్షులు నాకు ఇష్టమైనది కోయిల కూడా కోయిల తెల్లవారి పూట బాగా కోయిల కూస్తుంది అది పక్షి అంటే నాకు చాలా ఇష్టం అలాగే పావురాలు కూడా రామచిలకలు కూడా రామచిలకలు వారి యొక్క సమయం అంతా పొలాల వైపు గడిపి సాయంత్రం వారి ఇంటికి వెళుతూ ఉంటాయి అది నేను చూసి చాలా సంతోషపడుతూ ఉంటాము అలాగే మా యొక్క పొలాల దగ్గర కూడా చూసినట్లయితే పక్షులు చాలా వరకు అక్కడ తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క పక్షులలో బాగా నచ్చిన పక్షి రామచిలుక ఎందుకంటే ఆ యొక్క పక్షి చూడగానే అందరికీ నచ్చేస్తుంది అలాగే నాకు కూడా ఈ యొక్క పక్షి చాలా వరకు చూడటానికి అందంగా వా యొక్క ముక్కు వాటం బాగుంటుంది ఈ యొక్క విషయాన్ని ఎంతో చూడ్డానికి ఇష్టమైన రకంగా కూడా కనిపిస్తుంది ఈ యొక్క ప్రాంతంలో కనిపించే పక్షులు చూడ్డానికి ఇష్టమైన రకంగా కూడా తెలియజేస్తాము ఈ యొక్క పక్షులు కనిపించే చూడటానికి ఇష్టమైన రకంగా కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క రకమే కోయిల కోయిల గొంతు అనేది చాలా సున్నితంగా ఉంటుంది వినను కొద్ది ఇంకా వినాలని అనిపిస్తుంది ఈ యొక్క విషయం చాలావరకు అభినందిస్తూ ఊహించుకుంటూ చిరునవ్వుతో ఆ యొక్క కోయిల శబ్దాన్ని పాటను చాలామంది వింటారు ఈ యొక్క విషయాన్ని చూడ్డానికి ఇష్టమైన రకంగా కూడా కనిపిస్తుంది ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ కనిపించే పక్షుల్లో చూడ్డానికి ఇది ఒక పక్షిగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పక్షులలో వివిధ రకాలుగా మనం విశ్లేషించవచ్చు ఈ యొక్క రకమైన ఇష్టమైన చూడ్డానికి కనిపించే పక్షులలో ఇది కూడా ఒకటి